చెప్పండి అవును

ఓకే మీరు ఈ షాప్లోనే తీసుకున్నట్టు ఏదన్నా ట్రాన్సాక్షన్ ద పేమెంట్ది కాని ఏదన్నా ఉందా మీ దగ్గర ఓకే అండి మీరు ఒకసారి షాప్కి వచ్చి కలవండి దాన్ని బట్టి మీకుస్తాము రిటర్న్ చేయాలా వద్దా

బుక్ ఒకవేళ మంచినే ఉంటే ఎక్స్టెండ్ చేయలా వద్దా అని చూశాకే చెప్తామండి ఓకే మీరైతే తీసుకోనండి షాప్కి ఒకసారి మేము చూసి చెప్తాము ఎక్స్చేంజ్ అయితే ఆ ఎక్స్చేంజ్ అయితే అవే కాస్ట్లో ఉన్న బుక్స్ అయితే చేయగలుగుతాం ఎట్లాగో వన్ వీక్ తర్వాత వస్తున్నారు కదా మీరు దాన్ని బట్టి మీకు ఛార్జెస్ పడొచ్చండి ఒక మీరు హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నారు కదా అది ఒక ఎయిటీ రూపీస్కి అట్లా ఇస్తాము రిటర్న్ చెయ్యాలింటే మీరు తీసుకున్న అక్కడ డ్యామేజ్ వన్ వీక్ తర్వాత వస్తున్నారు కదండి సో మీరు అది హండ్రెడ్కి తీసుకున్నారు కాబట్టి మేము రిటర్న్కి అయితే ఎయిటీ సెవెంటీ సెవెంటీ టు ఎయిటీ మధ్యలో అయితే తీసుకుంటాం నార్మల్గా అయితే టూ డేస్లో రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అవైలబుల్ అండి మా షాప్లో కానీ మీరు వన్ వీక్ తర్వాత చెప్తున్నారు కదా అది కూడా డ్యామేజ్ అయ్యింది అంటున్నారు కాబట్టి చూద్దాం అంటున్నాం ఓకే అండి రండి